ఈరోజు నేను క్రొత్త మొబైల్ నంబర్ తీసుకున్న కానీ అది ఎలా అప్డేట్ చేసుకోవాలో నాకు తెలియడం లేదు కార్డు పైన ఉన్న వివరాల ద్వారా మీరు ఏమైనా తెలియజేయగలరా కార్డు పైన ఒక నంబర్ ఉంది ఆ నంబర్ ఎంటర్ చేసిన తరువాత ఏం చేయాలి నంబర్ ఎంటర్ చేసిన తరువాతకి ఓటీపీ అనేది వస్తుంది అని ఇక్కడ ఉంది ఓటీపీ వచ్చిన తరువాత ఏం చేయాలి ఓటీపీని ఎంటర్ చేస్తే మన మొబైల్ నంబర్ అప్డేట్ అవుతుందా లేదా ఇంకేమైనా వివరాలు దానికి అటాచ్ చేయాలా మొబైల్ నంబర్ ఒకటి ఓటీపీ ఎంటర్ చేస్తే మన మొబైల్ నంబర్ ఎంతసేపట్లో యాక్టివేట్ అవుతుంది విత్ఇన్ వన్ అవర్ ఆర్ ఎక్కువనా వన్ అవర్లో యాక్టివేట్ అవుతుందా లేదా